మా సంస్కృతిలో ముఖ్యంగా వ్యవసాయం వ్యవసాయమే ము ముఖ్య వృత్తి కాకపోతే పాత రోజుల్లో చేసినట్టుగా ఇప్పుడు మాత్రం అందరు ప్రజలు వ్యవసాయం చెయ్యలేకపోతున్నారు ఎందుకంటే తక్కువ టైంలో కష్టపడకుండా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టుగానే ఆలోచిస్తున్నారు బయట దేశాలకు వెళ్ళడం చదువుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించి పిల్లల్ని బయటికి పంపించడం తొందరగా డబ్బులు సంపాదించడం అదే ఆలోచిస్తున్నారు కానీ వందలో ఇప్పుడున్న పరిస్థితిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళి లేకపోతే ఇంకే ఏదైనా బిజినెస్లో బిజినెస్లు ఏదైనా చిన్నపాటి వ్యాపారాలు పెద్ద పాటి వ్యాపారాలు పెట్టుకుని డబ్బులు సంపాదించడం అట్లా చేస్తున్నారు కానీ గ్రామాల్లో మాత్రం అదే ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడితే ఫిఫ్టీ పర్సెంట్ వేరే ఇతర పనుల మీద ఆధారపడుతున్నారు